స్పీక్ అవుట్ ది ఫాలోయింగ్ నేమ్స్ ఆఫ్ వెహికల్ వ్యాన్ బస్ ట్రైన్ బుల్లెట్ ట్రైన్ స్ట్రీమ్ ట్రైన్ మినీ కార్ ఎలక్ట్రికల్ కార్ బోట్ ట్రక్ ఫాస్ట్ బ్యాక్

స్కూటీ ట్రాలీ క్రేన్ సైకిల్ అంబులెన్స్